నాకు ఇష్టమైన తెలుగు సామెతలు ఇంకా జాతీయాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి తెలుగు సామెతలు ఇంకా జాతీయాలు మనకి ఉదాహరణగా మాట్లాడుకోవాలి అంటే పెద్దలు మనకి ఎన్నో రకరకాల సామెతలు చెబుతు ఉంటారు ఇప్పటికి కూడా ఆ సామెతలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను అయితే సామెతలు ఏమిటి అంటారా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి ఆ నిజమే కదా మనం దీపం ఉన్నప్పుడే వెలుగు ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి ఇంకా ఆ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అలాగే పని వాడికి పెత్తనం ఇస్తే ఇల్లు పీకి పందిరి వేసాడంట చూసి రమ్మంటే కాల్చి రమ్మం కాల్చి వచ్చాడు ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డ ఆకు వచ్చి ముళ్ళు మీద పడిన ఆకుకు ప్రమాదం అంటే చెడు మనసులతో స్నేహం చేయడం వలన మనకి మనకు ప్రమాదం వారి ఆలోచనల వల్ల మన ఆలోచనలు కూడా మారిపోతాయి అందుకు ఇటువంటి సామెతలు మన పెద్దలు ఎన్నో మంచిగా చెప్పారు మన కుటుంబాలకి మన స్నేహితుల్లో ఉండవలసిన విషయాలు ఇంకా మన కుటుంబాన్ని మంచిగా ముందుకు నడపడానికి ఇలాంటి రకరకాల విషయాలు నేర్పడానికి తెలుసుకోవడానికి కూడా మనకి కుటుంబం ఎలా నడుచుకోవాలో స్నేహితులతో ఎలా నడుచుకోవాలో ఏ విధంగా మనం చేయాలనీ పెద్దలు మనకు ఎప్పుడో సామెతలు రాశారు ఇంకా రకరకాల జాతీయాలు కూడా మనకున్నాయి అయితే రకరకాల జాతీయాలు తెలుసుకోవడానికి అవి మాట్లాడుకోవడానికి మనము ఎంతో గొప్ప వాళ్ళం అయితే మనలో ఆ జాతీయాలు సామెతలు రాసే గొప్ప గొప్ప కవులు మన దేశంలో ఉండడం మనము ఎంతో అదృష్టవంతులము అయితే మనకి ఇష్టమైన సామెతలు ఇంకా నాకు ఇష్టమైన సామెతలు తెలుగులో ఈ సామెతలు జాతీయాలు ఇవి ఉన్నాయి ఇలాంటి సామెతలు జాతీయాలు ఇంకా ఎన్నో విని ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను